ఒకటో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై మూడు నాల్గవ తేదీ ఆరో నెల రెండు వేల పన్నెండు ఇరవై ఐదో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు పన్నెండో తేదీ రెండో నెల రెండు వేల ఐదు ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల మూడు